ఆ హలో ఎవరండి మంచిదమ్మా షాప్ చాలా మంచిది మీకు ఏమేమి వస్తువు కావాలో అన్ని ఉన్నాయి ఇక్కడ రండి ఏం కావాలో చూసుకోండి అంటే ఏ ఏ ఏసైజులో టీవీ కావాలమ్మా చిన్నదా పెద్దదా అయితే పెద్ద టీవీ ఒక యాభైవేలు పడుతుందమ్మా అంటే అది రెండు డోర్లు ఉంటుంది అది రెండు తలుపులు ఉంటుంది అది కావాలా ఒకే తలుపు ఉంటుంది అది కావాలా అంటే ఒకే తలుపు ఉన్నదైతే మీకు అది చిన్న సైజు అది పదిహేను వేలు అలా వస్తుందమ్మా నీకు పెద్దది కావాలంటే ఇంచుమించు ఒక ముప్పై ఐదు నలభై మధ్యలో పడుతుందమ్మా నలభై వేలు ముఫై ఐదు వేలు నలభై వేల మధ్యలో పడుతుందమ్మా మంచి కంపెనీ అయితే మంచి కంపెనీ అయితే ఆ వాషింగ్ మిషన్ అవుట్డోర్ ఇన్డోర్ ఉంటాయి కదమ్మా లోపల బయట అని ఉంటుంది కదా నీకు ఏ సైజు ఏ టైపు కావాలమ్మా ఆ అయితే అది ఒక ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో పడుతుంది ఇరవై ఎనిమిది వేల ముప్పై ఐదు వేల మధ్యలో ఉంటుంది అమ్మా మంచి కంపెనీయే అయితే ఆ ఓకే అమ్మ మంచిది ఏసీ అడుగుతున్నారు మీరు ఏసీ అనేది మీకు లక్షరూపాయల పైవరకు ఉన్నాయమ్మ మీకు ఏ పరిమాణంలోది ఎంత దాంట్లోది కావాలో అడిగితే దాంట్లో రేటు చెప్తానమ్మ ఆ అదైతే ఒక యాభై వేలు అమ్మ అదే లాస్ట్ యాభైవేల నుంచి ఇంకా లక్ష రూపాయిల పైన ఉంటాయి మా షాప్లో అయితే యాభైవేలు అమ్మ అదైతే మీకా మీకు డిస్కౌంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అమ్మా ఒక్కొక్క ధర ఉంటుంది కదా ఆ కంపెనీ వాడు ఇచ్చేకన్నామేము బాగా సేల్ అవుతాయని మేము కొంత డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్కౌంట్ ఉంటుంది మీరు ఒక్కొక్క దానికి డిస్కౌంట్ను బట్టి మీకు తగ్గిస్తూ ఉంటాము నాలుగింటి మీద అమ్మాయిది చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటుంది కస్టమర్లు అందరూ మా షాప్కే వస్తారు మేము అలాగా నిలబెట్టుకుంటున్నాం కస్టమర్లని మీరు కూడా వచ్చి ఇవన్నీ తీసుకోండి తీసుకోండమ్మా అన్నీని ఆ ఓకేనమ్మ తీసుకోండి